నాకు గిటార్ పియానో మరియు తబలా వాయిద్యాలతో పాటలు పాడటం చాలా ఇష్టం ఈ వాయిద్యాల శబ్దం నా మనసుకు సాం సాంత్వనంగా ఉంటుంది ప్రత్యేకంగా గిటార్ స్వరాలు చాలా మెలోడియస్గా ఉంటాయి మనసుకు వాటితో పాటలు పాడటం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది పియానో శబ్దం మృదువుగా ఉండటం వల్ల సంతోషంగా ఉండే పాటలకు అది బాగా సరిపోతుంది అలాగే తబలా లయ వల్ల పాటకు ఉత్సాహం పెరుగుతుంది కొన్నిసార్లు నేను సంగీత శిక్షణలో పాల్గొంటూ ఈ వాయిద్యాలతో వాయిద్యాలతో పాటలు పాడే ప్రయత్నం చేస్తాను ఈ వాయిద్యాల సహాయంతో పాటలు పాడినప్పుడు నా భావాలు బాగా వ్యక్తమవుతాయి సంగీతం నాకు ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది ప్రతి వాయిద్యం తన స్వంత ప్రత్యేకత కలిగి ఉంటుంది నా అభిప్రాయంలో మంచి వాయి మంచి వాయిద్యంతో పా పాట పాడినప్పుడు ఆ పాట మరింత హృదయాన్ని తాకుతున్నట్నిపిస్తుంది అందుకే నాకు ఈ వాయిద్యాలతో పాటలు పాడటం చాలా ఇష్టం అలాగే నేను భవిష్యత్తులో మరిన్ని వాయిద్యలు నేర్చుకుని వాటితో పాటలు పాడ్డానికి పాడాలని కోరిక ఉంది